నాకు తోబుట్టురాలు ఉంది సేమ్ మా నాన్నగారి లాగా ఉంటుంది నేనేమో మా అమ్మలాగా ఉంటాను మా అక్క ఎప్పుడు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ ఉంటుంది నాకేమో అల్లరి ఎక్కువ అందరు అంటారు మా అక్క ఎప్పుడు చూసిన ఇంట్లో బుక్స్ చదువుకోవడం కానీ టీవీ చూడడం కానీ చేస్తుంది నేనేమో ఎప్పుడు ఆడుకోవడము అందరితో కలిసి మెలిసి ఉండడము జరుగుతుంది మా అక్క చాలా మంచిది మా అక్క ఎప్పుడు మా నాన్నగారిలాగా ఆలోచించడం కానీ కోపం కానీ అన్నీ చేస్తుంది నేనేమో చాలా నెమ్మదిగా ఉంటాను మా అమ్మగారి పోలిక అని అందరు అంటారు మా అక్కనేమో మా నాన్న గారి పోలిక అంటారు మా ఇద్దరికి మా ఇద్దరికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుం ది ఎందుకంటే మా అక్క నెమ్మది నేను అల్లరి అంటారు ఎందుకంటే మా అక్క ఎప్పుడు చదువుకుంటు స్ట్రీట్గా ఉంటుంది నేనేమో అందరితో కలిసి ఆడుకోవడం అది జరుగుతుంది మా ఇద్దరికి పోలికే ఉండదు అక్క చెల్లెలు కానీ అని అందరు అని అంటారు ఎందుకంటే మా అక్క మా అక్క అంటే నాకు చాలా ఇష్టం కానీ మా అక్క చాలా కోపంగా ఉంటుంది ఎప్పుడు చూసినా